ఆటలు మన జీవితంలో ఒక భాగం ఆరోగ్యానికి ఆటలు చాలా ముఖ్యమైనవి ఆటల వలన ఆరోగ్యం పెరుగుతుంది ఆటల వలన ముఖ్యమైన ఉపయోగాలు ఏమిటంటే ఆరోగ్యం బాగుంటుంది మరియు ఆటల వలన గుడ్ బి గుడ్ ఆరోగ్యం ఆరోగ్య నియమాలను బాగా ఉపయోగపడతాయి ఈ ఆటల వలన మన శరీరం దృఢంగా ఉంటుంది మరియు ఆటల వలన తెలివితేటలు విజ్ఞానము పెరుగుతుంది మనిషిలోని కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం జరుగుతుంది ఫిజికల్గా మరియు మెంటల్గా చాలా ఉపయోగపడతాయి ఈ ఆటలు ఆటల వలన విజ్ఞానం పెరుగుతుంది

జీవితంలో చాలా ఉపయోగాలు ఉంటాయి ఆటల వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫిజికల్గా మరియు మెంటల్గా ఇవి చాలా ఆటలు అన్నీ ఉద్యోగ అవకాశాలకు కూడా చాలా ఉపయోగపడతాయి ఆటలు చాలా అవసరం మన భారతదేశంలో ఆటల వలన కూడా చాలా ఉద్యోగ అవకాశాలు మరియు అన్నీ ఉన్నాయి ఆటలను ప్రోత్సహించడానికి పిల్లలను ఎప్పుడు ఎంకరే ఎంకరేజ్ చేస్తు ప్రోత్సహిస్తు ఉండాలి ప్రోత్సాహంతో ఇంకా ఎక్కువగా ఆడటానికి

ప్రోత్సహించడానికి ఎక్కువగా ఉపయోగపడతారు పిల్లల వలన చాలా పిల్లలు ఆటలు ఆడటానికి చాలా ముందడుగు వేస్తు ఉంటారు ముందడుగు వేయడంవల్ల వాళ్ళు వాళ్ళ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్స్ క్రమశిక్షణ కూడా తెలివితేటలు మరియు ఇంకా అన్నీ పే పెంపొందించడం జరుగుతుంది భారతదేశంలోని ఆటలను ప్రోత్సహించడం చాలా అవసరం ఆటలతో కూడా చాలా ఉపయోగాలున్నాయి ఆటలు చాలా ముఖ్యం